బాగున్నాను డాక్టర్ గారు తగ్గిందండి చూయించుకొచ్చాం అండి ఇదిగోండి రిపోర్ట్స్ చూడండి చూసి చెప్పండి ఒకే అండి సరే అండి తీసుకొస్తుందండి ఇంకేమన్నా ఎమన్నా ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా మార్చాలండి ఫాలో అవుతున్నానండి చెప్పిన తరువాత పర్లేదు బాగానే ఉందండి ఆ మందులు గట్రా రాసిచారు రు కదా మందులు గట్రా ఒక వారం రోజులకు రాసి ఇచ్చారు కదా అవి కూడా వాడండి అవి వాడిన తరువాత మంచిగానే ఉంది సరేనండి సరేనండి సరేనండి సరేనండి సరేనండి బరువులు అవి మొయ్యొచ్చండి ఒకే అండి సరేనండి సరే నండి సరేనండి